మా రాష్ట్రంలో విద్యా దీవెన సంపదలు చాలా బాగా ఉపాయపడతాయి ఎందుకంటే వా విద్యా దీవెన భవనం వాళ్ళు వేసిన డబ్బులు ఎంతో వాళ్లు చాలా బట్టలు కొనుక్కోవడం గాని బుక్స్ కొనుక్కోవడం కాని ప్రతీది జ జరుగుతుంది విద్యా దీవెనలో అక్కడ ఇప్పుడు బొంజ భోజనాలు కూడా నిర్వహించారు మధ్యాహ్నం పొ మధ్యాహ్నం సాయంత్రం కూడా వాళ్ళకి భోజనం పెడుతున్నారు ఎప్పటికప్పుడు రెండు పూటల స్నాక్స్ ఇచ్చి రెండు పూటలు భోజనం పెట్టడం కూడా జరుగుతుంది అందుకని చెప్పి వాళ్ళు ఏ దిగులు లేకుండా ప్రతి పిల్లలు స్కూల్ కి వెళ్ళడం జరుగుతుంది విద్యా దీవెన ఎంత బాగా ఇస్తున్నారు అంటే పతి నెల పడిపోతూ ఉంటున్నాయి పిల్లలకి అదే కాకుండా కం పిల్లలకి కండిషన్లు కూడా పెట్టడం జరిగింది ఎందుకు ఒక్క ఇంత అటెండెన్స్ ఉంటే మీకు విద్యా దీవెన పడుతుంది అని చెప్పి కండిషన్ పెడతారు ఎందుకంటే ఆ కండిషన్ పెట్టడం వల్ల పిల్లలు అందరూ స్కూల్ కి చక్కగా వెళ్ళడం జరుగుతుంది లేకపోతే మాకు ఎక్కడా స్కూల్ కి వెళ్లకపోతే విద్యా దీవెన పడదనే భయంతో చక్కగా చదువుకుంటున్నారు అలాంటి వాళ్లు డబ్బులు అందించడం వల్ల చాలా పేద కుటుంబంలో పిల్లల్ని బాగా చదివించుకోవడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది వాళ్ళు డబ్బులు కట్టలేక పిల్లలని చదువు చదివించట్లేదు గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళే డబ్బులు వేసి మేమే చదివించుకున్నాం అని చెప్పడం వల్ల వాళ్ళు చదువుకోవడం చదివిస్తున్నారు